ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సినిమాలు చూపించే అనేక ప్రధాన సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ఉన్నాయి అలాగే కొన్ని ప్రముఖ థియేటర్లు మరియు వాటి స్థానాలు టిక్కెట్టు ధరలు మరియు వసతులు మనం చూసినట్లయితే అర్ధాన్ థియేటర్ కాకినాడ ఈ థియేటర్ కాకినాడ నగరంలో ఉంది మరియు వెయ్యి మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగి ఉంది దీని యొక్క టికెట్ ధర మనం చూసినట్టు అయితే యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ఉంటాయి థియేటర్లో డైనమిక్ సౌండ్ సిస్టం మరియు స్పైడర్ మాన్ త్రీ జువాల్ వంటి అనేక వసతులు ఉన్నాయి స్టార్ మ్యూజిక్ సినిమాస్ విజయవాడ ఈ మల్టీప్లెక్స్ విజయవాడ నగరంలో ఉంది మరియు ఇది నాలుగు థియేటర్లు కలిగి ఉంది దీని యొక్క టికెట్ ధరలు వంద రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి థియేటర్లు త్రీ డి మరియు ఫోర్ డిఎక్స్ సౌకర్యాలతో సహా అనేక వసతులు కలిగి ఉంది అలాగే క్రిస్టల్ సినిమాస్ తిరుపతి ఈ మల్టీప్లెక్స్ తిరుపతి నగరంలో ఉంది మరియు దీని కూడా నాలుగు థియేటర్లను కలిగి ఉంది టికెట్ ధరలు యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ఉంటాయి థియేటర్లు త్రీ డీ మరియు ఐమాక్స్ ను సౌకర్యాలతో సహా అనేక వసతులు కలిగి ఉంది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చూసిన సిండికేట్ సినిమాస్ ఈ మల్టీప్లెక్స్ సినిమా రాజమండ్రి నగరంలో ఉంది మరియు నాలుగు థియేటర్లను కలిగి ఉంది టికెట్ ధర వంద రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి థియేటర్ త్రీ డీ మరియు ఐమాక్స్ సౌకర్యాలను అందిస్తున్నాయి